ఐ టెల్ ద నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ద సెకండ్ ప్రోడెక్ట్ విత్ యువర్ హ్యాండ్స్ ఏంటంటే నేను మీ దగ్గర నుంచి తీసుకున్న ప్రోడక్ట్ నాకు అంతగా నచ్చలేదు ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది నాకు నచ్చలేదు అందువల్ల మీ నుంచి ఎక్స్పీరియన్స్ రేటింగ్ అనేది తగ్గించడం జరుగుతుంది సో ఆ ప్రోడెక్ట్ యొక్క కలరింగ్ అండ్ దాని థిక్నెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల అది నాకు కొంచెం నచ్చలేదు మేబీ దాని యొక్క పర్టికులర్ పార్ట్స్ అనేవి కొంచెం చేంజెస్గా ఉండడం వల్ల దానికి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇస్తున్నా విత్ అది ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మంచి క్వాలిటీగా కలర్ఫుల్గా బాగానే ఉంది సెకండ్ ప్రోడక్ట్కి వచ్చేసరికి దాని యొక్క వెయిట్ అండ్ దాని కలర్ అనేది చేంజస్ వచ్చింది సో ఐ కుడెంట్ లైక్ దట్ ప్రోడక్ట్ సో ప్లీజ్ రిటన్ ద ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్చేంజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ షో ద షో ద చేంజ్ ద పర్టికులర్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ థిక్నెస్ చేంజ్ ద పర్టికులర్ ప్లేసెస్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ